ఆ లోన్ తీసుకున్నారు కట్టట్లేదా మీరు

ఇప్పుడు పెండింగ్ ఎన్ని ఎన్ని నెలలు ఉంటాయి ఇప్పుడు మూడు నెలలు పెండింగే ఉన్నాయి

నెలరోలు ఓకే కానీ ఇప్పుడు ఎందుకంటే నాకు పైనుంచి మాకు ఇబ్బంది అవుతాన్నాయి అట్లా మాకు ఇబ్బందులు ఉంటాయి కదా మా బాధలు మాకుంటాయి అట్లా మా పరిస్థితులు కూడా మీరు చూడాలి కదా అదే అదే అట్లా ఇక మిమ్మల్ని చూస్తే మాము మాకు బాధ అవుతుంది ఇప్పుడు ఏమంటారు ఏం చేస్తాను సార్ మీరు అని చెప్పేసి మీ ఫైల్స్ అక్కడ పెట్టేసేయేండి అది అని చెప్పేసి మమ్ముల్ని టార్చర్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటుంది మాకు ఇబ్బంది మాక్కూడా ఉంటుంది కదా మే మే మీ లెక్క మీ లెక్కనే మేం కదా అట్లా కొంచెం చూడండి ఇప్పుడు మళ్ళా ఇంకోటేందంటే ఇప్పుడు సార్ అని చెప్పేసి నేను ఒత్తిడి చేస్తే మీరు బాధ పడతారని చెప్పేసి ఒక కస్టమర్ని బాధ పెట్టొద్దు అని చెప్పేసి

సరే సరే ఓకే ఓకే సరే మీరు ఏ టైమ్కి కడతారు అవును సార్ సరే మరి ఇక ఈ వాయిదా తప్పకండి లేపోతే మీకు వెళ్ళకపోతే మల్లా నెక్స్ట్ మంత్ అయినా మంచిదే కానీ ఇక మల్లా మీరు ఇది కాదు అనేది చేయకండి ఇక కంటే ఆ అది అదే అదే మొన్న ఆడ కలిసినా బండి తీసుకొద్దామని చెప్పేసి వచ్చినా బండి తీసుకొద్దామని వచ్చినా కానీ మళ్ళా నాకే బాధ అనిపిచ్చేసి హే ఇక కష్టపడేటోళ్ళను ఓ రోజు నడుపుతాన్నారు నడుపుతల్లేవు రోజులు అన్నీ అట్లున్నాయి కాబట్టి సరే ఇడిచిపెట్టి రాండి అని చెప్పేసి అని చెప్పినా విన్నావా అదే అదే అదే అదే అదే అదే ప్రాబ్లమ్ అవుతోంది అని చెప్పేసే ఇప్పుడు అట్లా కూడా ఓపిక పడతున్నాం అండ్ మీరు కూడా అదే మీరు కూడా అది మమ్ములని కూడా ఆలోచించాలి కొంచమన్నా అదే ఓకేనా సరే మీరు మమ్మల్ని చూస్తే మేము మిమల్ని చూస్తాం ఎప్పటికైనా

మీకు ఏం కావాలంటే మీరు అది క్లోజ్ చేసుకున్నాంకా మీకు ఏం కావాలన్నా మళ్ళా సెట్ చేద్దాం

సరే సరే మీ ఇరవై వేలు కాదు నువ్వు ఈ బండి కాకపోయినా ఇంకో బండి తీసుకున్నా మంచిదే కానీ ఇప్పుడు దీనికి క్లియర్ చేసుకో మళ్ళా తరవాత నెక్స్ట్ ఏదన్నా చూసుకో లేదు కాదు ఇది ఇదంతా ఎందీ అని చెప్పేసుకుని అనుకున్నావనుకో దాని క్లోజింగ్ దాని క్లోజింగ్ చేసుకో చప్పుడు చేయకా ఏదన్నా వేరే చెయ్యి ఇక ఈ వ్యవసాయం మీదనే పెట్టు వ్యవసాయం మీదనే మక్కలు అదో ఏదో దాంట్లోనో దీంట్లోనో వచ్చి పాడయ్యి ఇప్పుడు మక్క చేనులు మొత్తం బాగా నడుస్తాన్నాయి మక్క పంట బాగా నడుస్తోంది మక్క పంటకి వేసెయ్యి ఇవన్నీ వేస్ట్ కథ ఇక ట్రాక్టర్లు వద్దు ఇవి వద్దు అట్టిగా మీరు లాస్ కాకండి మీరు బాధ పడకండి విన్నావా మావా మాకు ఈ ఫైనాన్సులు అయి కడటల్లేరని మేము బళ్ళు గుంజుకుపోయినోళ్ళం మీరు బాధ పడుడు ఇదంతా కదా గట్లా

నోటీసులు ఇవి అవి అని చెప్పేసి ఈ బాధలు పడకండి అది ఇప్పుడు ఈ నోటీసులు ఇపు రెండు మూడు సార్లు పెట్టేసరికి ఏమవుతోంది అబ్బా ఇగొ ఇట్లవుతోంది అని చెప్పేసి మీరు బాధ పడతారు తరవాత అయ్యో మేము ఇట్లా అట్లా అని చెప్పేసి అయ్యో పాపం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పేసి మాకు అనిపిస్తుంది మరి తీసుకునేటప్పుడే మీరు తీసుకునేటప్పుడేమో బాగానే ఉంటుండు కట్టేటప్పుడు కట్టేటప్పుడేమో కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది అంటే వెళ్ళక వెళ్ళినాక ఎవరైనా కడతారు అదే అందుకోసమే సరే సరే ఓకే కొద్దిగా మ మర్చిపోకండి